ప్రపంచ స్థాయి పోటీ ఉన్న యుగంలో మానసిక ఆరోగ్యం చాలా దెబ్బత దెబ్బతింటుంది ఈ మానసిక ఒత్తిడి వలన ఆరోగ్య అనేది చాలా మందిలో క్షీణించడం మనం గమనించవచ్చు మనుషులకు మానసిక ఒత్తిడులు ఉండడం వలన శరీరంలోనే ఉండేటువంటి హార్మోన్ రిలీజ్ ఇంబ్యాలెన్స్ అయి ఎన్నో అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్న మానసిక ఒత్తిడికి గురి అవ్వకూడదు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడాలి యోగా చేస్తూ మానసిక ఒత్తిడిని దూరపరచుకోవాలి ఈ మానసిక ఒత్తిడి ఉన్నందువలన చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మానసిక ఒత్తిడికి గురి అవ్వడానికి మనం కొద్దిసేపు ఫ్యామిలీతో గడిపేటువంటి విషయాన్ని ఫ్రెండ్స్తో కానీ మనకి ఇష్టమైన పనులు చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మన మన మన మానసిక ఆరోగ్యం కుదురుగా ఉంటుంది